కడప జిల్లా రాజుల చరిత్ర చాలా సుధీర్ఘమైనది మరియు విభిన్నమైనది ఇది క్రీస్తు పూర్వం నుండి ఆధునిక కాలం వరకు పలు రాజుల పాలనను చూసింది అశోక చక్రవర్తి శాతవాహనులు చోళులు చాా ళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు పాలేగాళ్ళు మరియు నిజాం నవాబులు ఈ ప్రాంతాన్ని పాలించారు కడప జిల్లా ప్రాంతం క్రీస్తుపూర్వం నుండి పలు రాజులు పాలనలో ఉంది అశోక చక్రవర్తి శాతవాహనుడు మొదలైన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు ఈ ప్రాంతం పల్లవులు తెలుగు చోళులు కాకతీయులు విజయనగర రాజులు పాలించినట్లు చరిత్ర చెబుతోంది కడప జిల్లాలో చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు విష్ణువర్ధనుడు పుట్టిన ఊరు ఉంది పదకొండు నుండి పద్నాలుగవ శతాబ్దాల వరకు కడప చోళ సామ్రాజ్యములోని భాగము ఒకటి నాలుగు రెండు రెండులో పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని తెమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను నీటిని నిల్వ ఉంచే చోట్లని కట్టి అభివృద్ధి చేబట్టినాడు విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత గోల్కొండ నవాబులు బీజాపూరు సుల్తానులు మరియు ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు కడపను పాలించారు ఒకటి ఏడు ఒకటి పది ప్రాంతంలో అబ్దుల్ నవీఖన్ కడపలో కోటను నిర్మించాడు నవాబుల తరువాత పాలెగాళ్ళు విజృంభించారు ఈస్ట్ ఇండియా కంపెనీ కడప జిల్లాను పాలించింది పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరంలో సిద్ధవటం ప్రధాన కార్యాలయంగా బ్రిటిష్ పాలనలో ఏర్పడింది ఇది తరువాత పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో కడపకు మార్చబడింది కడప జిల్లా నిజాం బ్రిటిష్ వారికి అప్పగించిన ప్రాంతంలో భాగం కడప జిల్లాలో కడప సిరీస్ లేదా కడప బేసినని పిలవబడే భౌగోళిక నిర్మాణం ఉంది కడప జిల్లా వెరైటీస్ ముగ్గురాయి గనులు బండలకు ప్రసిద్ధి చెందింది కడప జిల్లాలో పల్లవులు తెలుగు చోళలు కాకతీయులు విజయనగర రాజులు గండికోట పెమ్మసాని నాయకులు నిజం నవాబులు పాలించారు ఈ ప్రాంతంలో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను